కరెంటుపై జీవనోపాధి చాలా అంటే చాలా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఎండాకాలంలో కానీ వాన కాలంలో కానీ ఎక్కువ కరెంటు తీసేస్తారు అలాంటి టైం లో ప్రతి ఒక్కల్ల జనాపాదన ప్రభావితమవుతుంది అలాగే ఇంకా ఏంటంటే కరెంటు లేని టైంలో చాలామంది ఏం చేస్తున్నారంటే క్యాండిల్స్ ఎదు వెలిగించుకునే వారు ఇంతకుముందు అదే ఇప్పుడైతే అందరికీ ఇన్వటర్స్ ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ వాళ్ళ కరెంటు వాళ్ళు కరెంటు పోకుండా కరెంటు ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర అంటే వందలో యాభై శాతం అందరి దగ్గర ఇన్వెటర్లు ఉన్నాయి అందరి ఇళ్లల్లో ఉన్నాయి కొంతమంది ఇళ్లల్లో లేవు అలా లేని వాళ్ళు క్యాండిల్స్ కానీ టార్చస్ కానీ ఇలాంటివి యూజ్ చేయడం మొదలుపెట్టారు ఇలాగా వాళ్ళు కరెంటు పోయిన టైంలో ఇలాంటివి వాడేవారు వాడతారు